హలో సార్ సార్ టెక్స్టైల్స్ షాప్ నుంచే సార్ మాట్లాడేది సార్ అది మాకు సే కుర్తాలు కావాలి సార్ ఇప్పుడు మాకు కొన్ని కుర్తాలు కావాలి మీరు ఇక్కడ షాప్లో బాగా కుడతారని తెలిసింది నేను ఇప్పుడు కాల్ చేసాము మాకు ఇప్పుడు గణేష్ నిమజ్జనం అనే ఉంది కదా సార్ అది మాకు నిమజ్జనానికి ఒక నలభై నుంచి అరవై కావాలి సార్ సరే సార్ లేడీస్వి ఒక ముప్ఫై ఉంటాయి ఒక జెంట్స్వి ఒక ముప్ఫై ఉంటాయి సార్ మాకు సార్ అది క్లాత్ ఎట్లా ఎట్లా తీసుకుంటారు సార్ పైసలు దానికి కుట్టనీకి ఓకే ఓకే సార్ అంటే ఇప్పుడు క్లాత్ మేం ఇచ్చి కుట్టిస్తే వేరేలాగా పైసలుంటవి మీరు తీసుకొని కుడితే వేరేలాగుంటాదా సార్

ఓకే సార్ సార్ ఏమేం మన దగ్గర ఏమేం డిజైన్స్ అవైలబులున్నాయి సార్ ఇప్పుడు మనకి ఫుల్ కుర్తాకి ఎంత పైసలవుతుంది సార్ మనకి

ఓకే సార్ ఓకే ఓకే సార్ సార్ అది మనకేవైనా ఆఫర్ ఉందా సార్ మనకేవైనా డిస్కౌంట్ ఇస్తారా సార్ ఓకే త్యాంక్ యూ ఓకే త్యాంక్ యూ సార్ త్యాంక్ యూ సార్ త్యాంక్ యూ సార్